విజయనగరం జిల్లాలో స్థానిక పరిశ్రమ నార పరిశ్రమ అదే విధంగా సీసాల తయారీ పరిశ్రమ ఇత్తడి సామాన్లు సిల్వర్ సామాన్లు తయారీ పరిశ్రమ అదే విధముగా ఇక్కడ చిన్ని చిన్ని పరిశ్రమలు అనేవి అనేకం ఉన్నాయి సార్పల్లి దగ్గర చాలా ఎక్కువుగా ఉన్నాయి ఈ పరిశ్రమలు అనేవి కాలక్రమేణ పరిమాణం చెందుతూ ఇప్పుడు ఈ పరిశ్రమలకు మన ప్రభుత్వం అనేది పన్నెండు వందల ఎకరాల స్థలాన్ని కేటాయించి వీళ్ళ వ్యాపారాలను ఇంకా పెంచుకునే విధంగా ఆర్థికంగా సహాయం చేస్తుంది కూడా ఈ పరిశ్రమలు వ్యాపారాల వలన ఇక్కడున్న యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి అదే విధంగా ఇప్పుడు కూడా ఎక్కువగా ఉద్యోగస్థులు ఈ పరిశ్రమలో పని చేస్తూ వ్యవసాయం చేస్తూ ఎంతో సంతోషంగా గడుపుతున్నారు అదే విధంగా రైతుల సమస్యలను తీర్చటానికి వాళ్ళకి రైతు భరోసా అలాగే అందుబాటులో చదువుకోవడానికి పిల్లలకి ఉత్తమ పాఠశాలలు వాళ్ళు దూరం నుంచి వచ్చినవారైతే వాళ్ళకోసం హాస్టల్ లో ఉంచడానికి హాస్టల్ పథకాలు ఇలాంటివి చాలా ఎక్కువగానే ఉన్నాయి ఇవన్నీ కూడా యువతకు చిన్నపిల్లలకు రైతులకు జీవనోపాధి సాగించుకునే అందరికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది